నేను నా కళాశాలలో ఉన్నప్పుడు అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉండే అయితే ఆ అమ్మాయితో నేను ఒక మంచి ప్లేస్కి వెళ్ళను అది ఏ ప్లేస్ అంటే అరకు అది ఎంతో అది చూడడానికి ఎంతో అందంగా ఉంది ఎంతో రొమాంటిక్గా ఉంది ఎలా అంటే ఇంకా ప్లేస్ని చూడగానే మా ఇద్దరికీ చాలా బాగా అనిపించింది అక్కడ మేము ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఎంతో మంచిగా అక్కడ చాలా రోజులు ఎలా అంటే ఒక రెండు రోజులు అక్కడ స్పెండ్ చేసాం మంచిగా అక్కడ అన్ని ప్లేసులు అన్నీ చాలా బాగా తిరిగాము ఇంకా ఎంతో సంతోషంగా ఉన్నాము అక్కడ మేము ఒక రూమ్ తీసుకొని మంచిగా ఉన్నాం అక్కడ అన్ని తిన్నాము అక్కడనే అక్కడనే పడుకొని అక్కడనే ఉండి అక్కడ ఉన్న గుడులు అన్నీ మేము అన్నీ దర్శించుకున్నాము మాకు అప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది ఇంకా ఏమైందేంటి అక్కడి నుంచి మేము ఇక గోవా కూడా వెళ్ళినాము ఎందుకంటే తనకి గోవా అంటే చాలా ఇష్టం అంట అందుకే మేమిద్దరం కలిసి అక్కడినుంచి అటు గోవా కూడా వెళ్ళినాము ఆ గోవాలో కూడా బీచ్ కాడ ఎంతో ఎంజాయ్ చేసాము ఆ బీచ్లో ఆడుకోవడము అక్కడ ఉన్న ఇసుకతో చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని అక్కడ ఉండడం అలా చేస్తూ ఎంతో మంచిగా ఉన్నాము ఎన్నో ఫోటోలు దిగాము ఎంతో అక్కడున్న అక్కడున్న లైట్సూ అక్కడ గోవాలో ఉన్న స్కూబా డ్రైవింగ్సు అవన్నీ చేసినాము ఎంత అంటే చాలా సంతోషంగా ఉన్నాం అది చాలా నాకు అది ఇప్పటికి నా లైఫ్లో అది ఒక మంచి అడ్వెంచరస్ అండ్ ఎంతో రొమాంటిక్ ప్లేస్ అని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ నేను చాలా ఆనందంగా ఉన్నాం మేమిద్దరం కలిసి అది నాకు ఎంతో ప్రత్యేకమైనది నా లైఫ్లో ఇది అదొక ప్రత్యేకమైనది ఎందుకంటే అప్పుడు తన బర్త్డే ఉండే అరకు వెళ్ళినప్పుడు నా బర్త్డే ఉండే జనవరిలో వెళ్ళాము తన బర్త్డే నాది జనవరి నైన్కి బర్త్డే అంటే నాది జనవరి తొమ్మిదికి నా బర్త్డే జనవరి పన్నెండుకు తన బర్త్డే మేము ఒక ఒక మూడు రోజులు ఇక్కడ ఉన్నాము మూడు రోజులు అక్కడ ఉన్నాము నా బర్త్డే అరకులో చేసుకున్నాను తన బర్త్డే గోవాలో చేసుకున్నాము అందుకే మాకు అది ఎంతో ప్రత్యేకమైనది అసలు ఎప్పుడు మర్చిపోలేము మేము అది ఎంతో సంతోషంగా ఉన్న ఆ క్షణాలు అవి అసలు అవి మర్చిపోలేనిది ఇంకా మేము అక్కడ చాలా బాగా తిరిగాము అన్నీ అక్కడ ఉన్న అన్నీ గుడులు చూసాము అక్కడ అక్కడక్కడ ఉన్నా మంచి అన్నీప్లేసస్ అన్నీ చాలా బాగా అన్నీ చూసుకొని అన్నీ దేవుణ్ణి కాని ఇంకా అక్కడ ఎన్నో బట్టలు తెసుకున్నాము బీచ్లో మంచిగా ఆడుకున్నాము అక్కడ స్కూబా డ్రైవింగ్ చేసినము ఫొటోస్ చాలా ఫొటోస్ దిగాము గోవాలో అయితే అసలు ఎన్నో అంటే చాలా అంటే చాలా ఫొటోస్ దిగాము ఇక నైటు పూట కూడా అక్కడ అక్కడ ఉండే చిన్న చిన్న టెంటులు కాడ సాంగ్స్ పెట్టుకొని డీజే పెట్టుకునే డాన్స్ చేస్తుంటే అక్కడ కూడా అందులో కూడా మేము పాల్గొన్నాము చాలా బాగా ఎంతో అసలు చాలా బాగా చాలా బాగా అసలు ఎంతో ఎంజాయ్ చేసాము మేము అక్కడ మేము ఇద్దరం ఒక లోకం నుంచి ఇంకోక లోకంకు వెళ్ళినట్టు మాకు అనిపించింది మేము ఎంతో సంతోషంగా ఉన్న కారణంగా మాకు ఎలాంటివి కూడా అసలు ఎప్పుడు మాకు అసలు ఏమి గుర్తుకురాలేదు ఇక మేము మేమెంతో సంతోషంగా ఉన్నాము ఇంకా అలాగే అక్కడ ఇంకేదో గుడి ఉండే ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్నప్పుడు కూడా నాకు మా ఇద్దరికీ ఎంతో మంచిగా అనిపించింది ఎందుకంటే అక్కడ గుడి చూడడానికి ఎంతో అందంగా ఉంది అక్కడ అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతుంది అక్కడ మందు కానీ అన్ని దొరుకుతాయి కానీ మేము మేము అక్కడ చిన్న అప్పుడు ఆ ఏజ్లో మేము చిన్నవాళ్ళం కాబట్టి మేము ఒక్కడి ముందు తీసుకోలేదు కానీ ఇంకా మాకు మంచిగా అనిపించింది అక్కడ ప్లేసు అన్ని ప్రతి ఒక్కటి మేము చూడటానికి కానీ అక్కడ ఏమి చూసినా సరే అక్కడ ఎంతోమంది అక్కడ మేమే కాదు మాలాంటి వాళ్ళు ప్రేమికులు ఇంకొకరు ఎంతమంది ఉన్నారు వాళ్ళను చూసి మేము ఎంతో సంతోషంగా అనుకున్నాము ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు అందరూ అక్కడికి వచ్చారు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తు చాలా బాగున్నారు నా లైఫ్ మొత్తం తనతోనే అక్కడ గలపడాలని నాకు అనిపించింది నా పుట్టినరోజు ఇక్కడ ఎలా అరకులో ఎలా జరిగిందో ఎంత నా బెస్ట్ పుట్టినరోజుని చెప్పచ్చు ఎలా అంటే నా ఆనందకరమైన నా మంచి పుట్టినరోజు అని చెప్పచ్చు తను కూడా అది తనకు స్పెషల్ ఒక మంచి పుట్టినరోజు అని తను కూడా భావించింది ఇంకా మేము ఎలా అంటే మేము లైఫ్ లాంగ్ అక్కడినే అలాగే ఉండాలని మేము అనుకున్నాము అలాగే ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాము ఆ ప్లేస్ గుర్తుకులేదు కానీ చాలా బాగుండే అది కూడా అక్కడ సీనరీస్ చూడడానికి కాని ఎలా ఉండంటే మంచిగుండే అది ఒక సిటీ అంటా ఎదో అది ఎలా చాలా బాగా ఉంది అక్కడ కూడా ఎన్నో టెంపల్స్ ఉన్నాయి గుడులు ఉన్నాయి ఎన్నో మందిరాలు ఉన్నాయి మేము మంచిగా ఉన్నాము ఎలా అంటే తను తను కూడా ఒక మంచి లోకంలోకి వెళ్ళిపోయింది ఎలా అంటే నాతోనే టైం స్పెండ్ చేసినందుకు తనకి కూడా ఎంత ఆనందంగా ఎంతో ఆనందకరంగా తనకు ఎంతో ఆనందంవేసింది నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలని అప్పుడు ఎన్నో ఎన్నో అనుకున్నాము అలాగే మేము అక్కడకు ఒక నాలుగు రోజులు ఎలా అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజులు మేము ఎంతో ఎంజాయ్ చేసాము ఇవి మా అసలు మా లైఫ్లో అలాంటివి అవి ఒక పెద్ద మెమొరబుల్ డేస్ అని చెప్పచ్చు ఇక్కడ మా బర్త్డేస్ కాబట్టి మా బర్త్డేస్ అంతా సంతోషంగా జరుపుకున్నాము అక్కడ కాబట్టి ఇది మాకు అది ఎంతో పెద్ద మంచి మెమోరబుల్ డే